హలో ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రిన్సిపల్ గారా అండి మాట్లాడేది అయితే మేడం ఏంటంటే నేను యాస్ ఏ పేరెంటు ఒక మాకు ఇద్దరు పిల్లలు వాళ్లకి అడ్మిషన్ మీ స్కూల్ నుండి అడ్మిషన్ కావాలని చేస్తున్నాము ఎల్కేజీ ఒక్కరు సిక్స్త్ క్లాస్ ఒకరండి వాళ్లకి మీ స్కూల్ నుండి అడ్మిషన్స్ కావాలి వేకెన్సీ ఉన్నాయండి ఇది ఫీజు చెప్తున్నారు అడ్మిషన్ ఫీ ఎంతండి ఒకరికి త్రి థౌసండ్ అంత ఎక్కువనా ఆహా మరి ఇంత ఇంతే మేమే ఏమన్నా తక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చా అండి మీ స్కూల్ ఏజ్ అంటున్నారా వాళ్ళ స్టడీని బట్టి వాళ్ల యాక్టివిటీని బట్టి చూసి ఏమన్నా అంటే వాళ్ల ఏజ్ అదే నండి సరే అండి ముందు పిల్లల్ని మీ స్కూల్లో మరి పిల్లలకి డైలీ ప్రోగ్రామ్స్ ఏవిధంగా ఉంటాయండి మీ స్కూల్కి వచ్చే మాట్లాడమంటారా ఇప్పుడు వేకెన్సీ అయితే ఉందని అంటున్నారు స్కూల్కి రమ్మంటున్నారు అంతేనా అండి చెప్పండి మేడం ఆ చెప్పండి హలో ఆ స్కూల్ మాకు ముందున్న స్కూల్ కొంచెం దూరమైతుంది అండి ఇక్కడ మీ స్కూల్లో అయితే దగ్గరవుతుందని అనేసి దీనిలోకి మార్చాలి అనుకుంటున్నాము దాని కొరకు అని సరే మీరు రమ్మంటున్నారు కదా స్కూల్కి రేపు వచ్చి మాట్లాడుతాం అండి ఓకే ఓకే థ్యాంక్యూ